పిల్లలకు తెలుగు భాష ఖచ్చితంగా నేర్పించాలి ఎందుకంటే తెలుగు యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలుగు యొక్క మాటల సంభాషణ మాధుర్యాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్న చిన్నపిల్లలకి మనం చిన్నతనంలోనే అమ్మ నాన్న అని గొప్ప గొప్ప తెలుగు పదాలు వాడడం వల్ల వాళ్లకి ప్రజలలో ప్రజలను ఎలా గౌరవించాలి ప్రజలలో ఎలా బ్రతకాలి స్వచ్ఛమైన తెలుగుని ప్రతి ఒక్క పిల్లలకి నేర్పించాలి ఎందుకంటే తెలుగు భాష యొక్క మాధుర్యం ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి ఎందుకంటే పిల్లలు ఇప్పుడు స్కూల్లో చదువుతుంటే ఇంగ్లీష్ భాషకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి మన తెలుగుని మ మర్చిపోతున్నారు అందువల్ల మనం చిన్నతనం నుంచే తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలుగు యొక్క మాధుర్యాన్ని పిల్లలకి అర్థమయ్యేటట్టు చెయ్యాలి వాళ్లకి ఇంట్లో కూర్చోబెట్టి అమ్మ అది ఆ ఒక్క పదానికి గల అర్ధాన్ని భాష యొక్క ప్రాధాన్యత్వాన్ని ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా తెలియజేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి తెలుసుకుంటేనే తెలుగు మాట్లాడ్డమే కాదు రాయడం మాట్లాడడం సంభాషణ సంభాషణ అనేది తెలుగు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మన పాటలే గాని మాధుర్యమే కాని మన తెలుగు భాష ఒక గొప్పతనాన్ని ఖచ్చితంగా పిల్లలకి అర్థం అయ్యేటట్టు తెలియజేయాలి మనం ఇంటి దగ్గర ఖచ్చితంగా పిల్లలకు తెలుగు భాష నేర్పించాలి ఎలాగో కా పాఠశాలలో ఇంగ్లీష్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అందువల్ల మన తెలుగు భాషను ఇంటి దగ్గర నుంచె మనమే బాధ్యతగా కాపాడుకోవాలి కావున పిల్లలకు ఖచ్చితంగా తెలుగు భాష నేర్పించడం ముఖ్యమని నేను అనుకుంటున్నాను